ప్రస్తుతం ఏందంటే నాకు ఉద్యోగం అనేది లేదు నేను ముందుగాల చెప్పాలంటే నేను ఫస్ట్ చదువుకుంటున్నా ఎప్పుడైతే ప్రస్తుతం నేను చదువుకుంటున్న ఏందంటే నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా అంటే నా చదువు గురించి చెప్తా నేను నేను టెంత్ క్లాస్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగా చదువుకునేవాన్ని ఎట్లా అంటే ప్రతి క్లాస్కు అటెండ్ అయ్యేవాన్ని ప్రతిక్లాసు బంకుకొట్టేవాన్ని కాదు ప్రతీదీ నాకు నాకు నేను బాగుపడాలి ప్రతీదీ నేను కష్టపడి చదివాను అంటే ఆ టెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఏందంటే ప్రతిదానికోసం అంటే నేను జీవితంలో ఎదగాలి మంచిగా మారాలి మంచి చదువులకు వెళ్ళాలి పైచదువులకు వెళ్ళాలి ఇలా అని చాలా కష్టపడేవాన్ని పదోతరగతి వరకు పదోతరగతి పదోతరగతిలో మంచిగా చదువుకున్న మంచిగా మార్కులు అనేవి లభించినాయి తర్వాత నేను ఇంటర్కు వచ్చాను ఇంటర్కు వస్తే ఇంటర్కు వచ్చినప్పుడు నేను చాలా అనుకున్నా ఏయ్ ఇంటర్లో మంచిగా మనం ఇక మనం ఎట్లయిన బాగా చదువుకోవాలిరా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేవి చాలా ముఖ్యము అని అనుకుని నేను ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను హాస్టల్లో జాయిన్ అయితే అప్పుడు నాకు ఏమైందంటే నేను టెంత్ వరకు టెంత్ వరకు చాలా కష్టపడి చదివిన వాన్ని తరువాత నేను ఇంటర్కు వచ్చే సరికి అసలు నాకు చదువుపైన ధ్యాస అనేటిదే లేదు ఉండకపోతుండే ఎందుకో నాకు అర్థంకాలేదు అంటే నేను చదువుపైన దృష్టి పెట్టకపోవడమో లేకపోతే నన్ను మా ఫ్రెండ్సు మా స్నేహితులతో నేను తిరగడంవల్లనో లేకపోతే నేను మా సారు వాళ్లు చెప్పింది వినకపోవడంవల్లనో అంటే వివి ఇట్లా వివిధ రకమైన దాన్నిబట్టి నేనిట్లా మారిపోయానేమో అందుకే నేను ఈ ఇంటర్మీడియట్ మంచిగా చదువుకోలేక చదవలేకపోతున్నాన్నేమో అని నాకు చాలా ఇట్లా అపోహలు అనేది నాలోపట మొదలైనయ్ కానీ నాకు అర్థం కాలేదు అసలేం చేయాలి ఏంది అసలు నేను ఇంతవరకు టెన్త్ వరకు చాలా బాగా చదివేవాన్ని నాకు టెంత్లో నైన్ పాయింట్ త్రీ మార్క్స్ వచ్చాయి కానీ నేను అసలు నేను నేనేమనుకున్నా అంటే నా టెంత్ తరువాత చాలా నా లైఫ్ చాలా బాగుంటుంది నేనింకా చాలా చదువుతా ఇంక చాలా బాగా చదువుకోవాలని ఇట్లా బాగా అంటే నేను బాగా ఆలోచించుకున్నా కానీ తరువాత నేను ఇంటర్కు వచ్చేసరికి ఇంటర్లో ఆ చదువంతా చాలా త ఒక హండ్రెడ్ ఒక నైన్టీ పర్సెంట్ ఉండేది సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండకపోయేది నా చదువు అంటే నేను ఎంత ఏం చేసినా నేను చాలా కష్టపడ్డా ఎట్లయినా చదవాలి ఇంటర్ అనేది మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి అని చాలా అనుకునేవాడిని టెంత్లో ఉన్నప్పుడు కానీ టెంత్ చాలా బాగా మాట్ల చదివినా చదివితే నాకు మంచి మార్కులు లభించినాయి తరువాత ఇంటర్కి వచ్చేశాక ఇంటర్లో నా చదువంతా పోయింది ఎట్లా అంటే నేను నేను నా చదువుని నెగ్లెట్ చేయడం వల్ల నా చదువుకు నేను నేను రెస్పెక్టు నా చదువుకు నేను ఇచ్చే ఏమంటారు నేను దానికి రెస్పాన్సిబిలిటీ నేను అప్పుడు తీసుకోలేకపోయినా అంటే నాకు అప్పుడు నుంచి నేను ఇంటర్ రాంగానే నా స్నేహితులవలనో నా నేను చేసే ఆలోచనవలనో నేను చేసే పనులవలనో సార్లు చెప్పే సార్ వాళ్లు చెప్పే మాటలు వినకపోవడంవల్లనో నేను ఇంటర్ అనేది చాలా తక్కువ మార్కులతో పాసైనా పాసైనా కానీ నేను ఎంత నేను చాలా అనుకున్నా టెంత్ అయిపోయినాక ఇంటర్ నేను చాలా బాగా చదువుకోవాలి నాకు మంచి మార్కులు రావాలి ఇట్లా అని అనుకున్న తరువాత ఇంటర్ ఇక అలానే గడిచిపోయింది టెంత్ ఒక చాలా తక్కువ మార్కులతో నా ఇంటర్ అనేది పాస్ అవడం జరిగింది తరువాత నేను డిగ్రీకి వచ్చాను ఇప్పుడు ప్రస్తుతం నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చేస్తున్న కానీ డిగ్రీకి ఇంటర్లో ఆ మాత్రం అన్నా మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ పర్సెంట్ కానీ డిగ్రీకి వచ్చేశాక అస్సలు ఒక్క మార్కు అంటే చదవడం అనేదే లేదు శుద్దంగా తిరగడం తినడం పడుకోవడం ఇదే అలవాటైపోయింది ఇక ఒక కాలేజికి వెళ్లేది లేదు క్లాసు వినేది లేదు ఏం చేసింది లేదు పైగా ఎప్పుడూ ఇదే తిరగడం తినడం పడుకోవడం అంటే నేను ఇక చాలా డిగ్రీ వచ్చేసరికి చాలా లో అయిపోయినా నా చదువంతా ఎక్కడనో వెళ్లిపోయింది నేను వేరే వేరే వ్యసనాలకు అలవాటైపోయినా ఆ నాకెందుకో చదువనేది అబ్బడం లేదు మా పేరెంట్స్ ఏమో చాలా కష్టపడి నాకోసం మస్తు చదివిపిద్దామని చాలా డబ్బులు పంపిచ్చేవారు నేను హాస్టల్లో ఉండకపోవడం వల్ల ఆ రూమ్ తీసుకొని రూమ్లో ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతం రూమ్లో ఉంటున్నా నాకు మా డాడ్ చనిపోయాడు ఉన్నా కానీ మా అమ్మనే నన్ను పోషిస్తుంది కానీ నేను దాన్నంతా నేను దృష్టిలో పెట్టుకోకుండా నా చదువంతా డిగ్రీ వచ్చేసరికి డిగ్రీ ఫస్టియర్లో నేను తరువాత ఇంటర్ ఎట్లైనట్లా గడిచిపోయింది ఇంటర్తో మా ఊర్లో చదివా కాబట్టి కొంచెం డిగ్రీ అయినా మంచిగా చదువుకుందాం మంచి కాలేజ్లో సీటు నాకు మంచి కాలేజ్లో సీటు కూడా వచ్చింది కానీ నేను ఎందుకో ఏమో ఫస్టు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా ఏం చదివింది లేదు కొంచెం ఫస్టు సెమిస్టర్ అప్పుడు చాలా బాగా చదువుకున్న వచ్చినాయి చాలా మంచి మార్క్స్ వచ్చినాయి గుడ్ మార్క్స్ వచ్చినాయి కానీ నేను ఇక ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అసలేం చదివింది లేదు అసలు నాకు చదవాలని చాలా ఉంది కానీ ఏ దాని వల్ల ఇలా అయిపోతున్నానో నాకు తెలవ ఇట్లా అర్థం కావడంలేదు కానీ కానీ నాకు ఫ్యూచర్లో మంచి జాబ్ కొట్టుకోవాలి ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదగాలని చాలా ఉంది కానీ ఇదెందువల్ల ఇలా కరాబ్ నేను ఎందువల్ల ఇలా అయిపోతున్నానో నాకర్థం కాలేదు నా చదువంతా దెబ్బతి దెబ్బతిన్నది నా స్నేహితులు చాలా మంది బాగా చదువుకుంటున్నారు కానీ నా చదువే ఎందుకిలా అయిపోతుందో నాకు అర్థం కాలేదు కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా కలలుకన్నాను చదువుకోవాలి మంచిగా ఉండాలే బాగ నేను ఒక ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆలోచించాను కానీ నేను ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇప్పటికీ నాకు మునిగి మునిగి అంటే అయిపోయిందేమి లేదు ఇప్పటి నుంచైనా నేను మంచి స్టార్ట్ని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను కానీ ఆ స్టార్ట్ అనేది నాకు దొరకడం లేదు మరెందువల్లో నాకు కూడా అర్థం కావట్లేదు కానీ అది నా నేను చేసే పనుల వల్లనో తెలియటం లేదు నా నా చుట్టూ పక్కల పరిసరాల వల్లనో నాకర్థం అర్థం కావడం లేదు కానీ ఖచ్చితంగా నేను మంచి మంచి స్థాయికి ఎదగాలని నేను చాలా అనుకుంటున్నా కానీ అంటే మనం అనుకోవడం కాదు మనం దాన్ని దృష్టికి తీసుకొని దాన్ని మనము దాన్ని ఒక ఒక దారిలో పెట్టాలి దాని దానికంటూ కృషి చేయాలి అప్పుడే మనము దాన్ని సాధించగలగుతాం కానీ నేను నా చదువు ఇప్పటికి ప్రస్తుతం డిగ్రీ థర్డ్ ఇయర్ నడుస్తుంది కాని ఇంకొక నాలుగైదు నెల నెలల్లో నా డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోతుంది కానీ నేనింకా ముందుకు ముందుకు ముందు స్థాయిలకు ముందు చదువులకు పైచదువులకు వెళ్లాలని చాలా నేననుకుంటున్నాను ఇలా నా టెంత్ నుంచి నా డిగ్రీ అంటే నేను ఫస్టు నుంచి టెంత్ టెంత్ వరకు చాలా బాగా చదువుకున్నా ఫస్టు నుంచి టెంత్ వరకు కానీ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చాలా చదువనేది లో అయిపోయినది తరువాత నే చాలా బాధపడుతున్న ఇప్పటికీ కానీ నా చదువు ఇంకా పెంచుకోవాలని నేనిట్లా అనుకుంటున్నా ఇలా మన చదువనేది నా చదువు యిదే ఇక మొత్తం నా నా టెంత్ నుంచి డిగ్రీ వరకు నా చదువిదే